ప్రయా ప్రయాణం చేస్తూ బస్సు బస్తి ఎక్కడికి వెళ్ళారు అది ఎందుకు నడుస్తుంది మరియు మీరు అది ఎక్కడికి వెళ్ళాలని ఎలా ఎంచుకోవాలని మనకు అందించిన వార్తలు మరియు అనుభవాలు అనేవి మీరు ఎక్కడ చెప్పాలనే విషయంలో చిన్న వివరాలు ఇవ్వబడతాయి బస్సులో ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళాలని ఎలా ఎంచుకోవాలని మీరు అందించిన వార్తలు మరియు అనుభవాలు అనుభవాలు అనేవి మీరు ఇక్కడ చెప్పాలనే విషయంలో చిన్న వివరాలు ఇవ్వబడతాయి కార్యక్రమం డ్రైవర్ సీట్ బస్సులో డ్రైవర్ సీట్ అనేది చాలా కీలకమైన సీట్ అది లేకపోతే బస్సు నడవటం చాలా కష్టం ఎందుకంటే డ్రైవర్ లేకుండా బస్సు ఎప్పుడూ నడవదు కాబట్టి బస్సులో డ్రైవర్ సీట్ అంతర్జాతీయ స్థాయిలో ఉండి ఉంటుంది డ్రైవర్ సీట్ ప్రయాణికుడు బస్సు డ్రైవర్కు సమర్థతంగా ఉండాలి సీటు యొక్క ఆకారాన్ని మరియు మొదటి క్లాస్ సులభతను అందించ అందించడం అనేకంగా ముఖ్యంగా కొన్ని కంటే అధిక ప్రయాణికులు ప్రయాణిక అవసరమైన సమాయమలం సమయంలో డ్రైవర్ సీట్ మీద ఉండాలి పైన సామాను పెట్టుకునే అర ఈ అర అనేది ప్రయాణంలో చాలా కీలకమైన చాలా కీలకమైన పదార్థం చాలా కీలకమైన ఒక అర ఎందుకంటే ప్రయాణికం ప్రయాణం చేసేటప్పుడు చాలామంది చాలా వస్తువులతోని వస్తారు కాబట్టి ఆ వస్తువులు అంతా సీటు మీద పెట్టడం చాలా కష్టం అందుకు ఆ వస్తువులను తీసి పైన బస్సుకి ఒక అర ఉంటుంది అర మీద పెట్టేస్తే ఇక ఏ బాధ ఉండదు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న బస్సులో పెట్టుకునే సామాను అనేవి ప్రయాణికులు అనువర్తించుకుంటారు అయితే ఇక్కడ మక మాకు ఇంతకుముందు చెప్పిన విషయాలు మీరు చదవచ్చు

ఆ అర మరియు బస్సు డ్రై డ్రైవర్తో పాటు ఆ సీటు ఆ సీటుతో పాటు కిటికీలు కిటికీలు కూడా బస్సులో కిటికీలు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకు వచ్చే ఆక్సిజన్ కావచ్చు చ మనకొచ్చే ఫ్రెష్ ఎయిర్ కావచ్చు అంటే శుభ్రమైన గాలి కావచ్చు బస్సులో బస్సులో చాలా వేడిగా ఉంటుంది ఒకవేళ ఎం ఎండాకాలం అయితే ఆ బస్సు చాలా వేడిగా ఉంటుంది అందుకే కిటికీలతోని కిటికీల నుంచి ఆ చల్లటి గాలి వచ్చేటప్పుడు ప్రయాణికులకి మంచిగా ఉంటుంది వాళ్ళు చాలా స్వచ్ఛంగా పీలుస్తారు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న అనేవి కిటికీలు ప్రయాణికుల బస్సులో ఆరోగ్యం మరియు సురక్షితంగా ఉండాలి అనే విషయంలో చెప్పిన వివరాలు ఇవ్వబడతాయి బస్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు చెయిర్స్లో కూడా ఉండాలి ఈ ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న సమయంలో స్థిరతను అందించడం అనేకంగా ముఖ్యంగా కొన్ని కంటే అధిక ప్రయాణికులు ప్రయాణికి ప్రయాణానికి అవసరమైన సమయంలో కూడా ఉండాలి డీజిల్ మీద నడుస్తుంది ఇక్కడ చూసుకుంటే మన బస్సు ఎప్పుడూ డీజిల్ మీద నడుస్తుంది ఎందుకంటే నీళ్ళు పోస్తే బస్సు నడవదు కాబట్టి ఎందుకంటే నీళ్ళు పోస్తే ఎందుకు నడవదు అది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పటం లేదు ఇక్కడ బస్సు అనేది డీజీలు పెట్రోలు పెట్రోల్తో కూడా నడుస్తుంది కానీ పెట్రోల్తో నడిచే బస్సులు ఇంకా తయారు చేయలేదు అందుకే నేను చెప్పట్లా ఇప్పుడు డీజిల్ డీజిల్తో నడిచే బస్సులు మనం ప్రయాణం చేస్తున్నాం బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు డిజిల్ మీద నడుస్తుంది ఇది ప్రయాణికులకు విశ్రాంతికి మరియు స్వచ్ఛతకు అనువర్తించుతుంది ప్రయాణికులు డిజిల్ మీద నడుస్తుంది అనే విషయంలో చెప్పిన వివరాలు ఇవ్వబడతాయి అన్ని విషయాలు మరియు వివరాలు మీకు చెప్పిన వివరాలు మీరు చదవగలరు మీరు అవి విషయాలను చాలా దృష్టిలో పెట్టుకుంటే ఈ బస్సు గురించి నేను చెప్పిన వివరాలు చాలా మంచిగా ఉంటాయి ఎందుకంటే బస్సు అనేది చాలా ముఖ్యమైన అంశం ముఖ్య ముఖ్యమైన ప్రయాణికులు బస్సులో ఎక్కడికి వెళ్ళా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని అనేవి బస్సులో ఎక్కడికి వెళ్ళారు అనే విషయంలో ఆ బస్సులోని కింద టైర్లు చాలా బస్సులకు కింద గిరకలు ముందు రెండు గిరకలు ఉంటాయి వెనకాల టూ పెయిర్స్ అనగా రెండు జతలు రెండు రెండు జతలు ఉంటాయి కాబట్టి మొత్తం ఆరు గిరకలు ఉంటాయి గిరికల్లోని ట్యూబ్లు ఉంటాయి ఆ ట్యూబుల్లోని గాలి ఉంటుంది ఆ గాలి లేకపోతే బస్సు నడవదు ఎందుకంటే ఆ గాలి లేకపోవటం వల్ల ఆ టూబుల్లోని గాలి లేకపోవటం వల్ల ఆ బస్సులోని ఆ బస్సు కింద ఉన్న టైర్లు చాలా నీ నీరసమైపోతాయి అందుకని ఆ గాలి లేకపోతే ఆ బస్సు చాలా నడవటం కష్టం కాబట్టి ఎప్పుడైనా బస్సులోని గాలిపోవటం గానీ బస్సుకి ముల్లు గుచ్చుకొని గాలి పంక్చర్ పడ్డ ఆ టైర్ యొక్ ఆ టైర్ ట్యూబ్ యొక్క పంక్చర్ పట్టం కానీ ఇలా కొన్ని ఎమర్జన్సీ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొక టైరుని బస్సు కింద బ్రాగంలో పెడతారు పంక్చ ఆ పంక్చర్ పడ్డ టైరుని తీసేసి స్టెపినీ లాగ దాన్ని వాడతారు ఆ టైరుని వేసేస్తారు వేసి బ బస్సుని ఎప్పుటి లాగే వీళ్ళ నడిపిస్తారు బస్సు అనేది మన నిత్య జీవితంలో చాలా అవసరమైనది పొద్దున్న లేస్తే చాలు మా నానమ్మ ఉంటుంది బస్సులో వెళ్తుంది బండి మీద రమ్మంటే రాదు ఎందుకంటే నేను స్పీడ్గా తోలుతా కాబట్టి మా నానమ్మ నా బండి బండి ఎక్కినప్పుడు స్పీడ్గా తోలితే చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నేను ఎక్కడ పాడేత్తనో అని ఆమెకి భయం పడేత్తే ఆడ చె ఎక్కడ చెయ్యో కాలో ఇరుగుద్దని ఆమెకి భయం నాకేమో చిన్నగా తోలితే నిద్దరొచ్చిద్దని నాకు భయం అందుకే నేను చిన్నగా తోలను ఆమె నా బండి నా బండి ఎక్కదు సో అందుకే బస్సు అనేది బస్సు ఎక్కుతుంది ఇలా నా ఒక్కడి కాడే కాదు చాలా ఇంట్లల్లో ఇదే జరుగుతుంది ఈ నానమ్మలనే ఉంటారు బయటకు పోతుంటే తిడతారు అసలెందుకు ఉంటారో తెలవదాళ్ళు పొద్దుగూకులు తిడతారు మనవళ్ళు మనవళ్ళే మరి నిత్య జీవితంలో బస్సు లేకపోతే ఇల్లు గడవటం చాలా కష్టం అందుకే చూడవచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి అన్న ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు స్కీము ఇక చూడు ఇంట్లోని ఆడవాళ్ళందరూ ప్రయాణమే చేస్తున్నారు ఊరికే పోయి టీ తాగి వస్తున్నారు ఖమ్మం వెళ్ళి హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తన్నారు టీ తాగడానికి ఉచిత బస్సు కాబట్టి మరి ఇదేం సరదానో నాకు అర్ధం కావట్లే కాబట్టి ఈ బస్సు లేకపోతే ఆడవాళ్ళకు చాలా కష్టం మగవాళ్ళంటే బస్సు బండో ఆటో ఎక్కిపోతారు కానీ ఆడవాళ్ళు అలా కాదుగా చాలా ఉంటాయి వాళ్ళకి

మేం బస్సులో చాలా చాలా చోట్లకి వెళ్ళి వెళ్ళాము ఉదాహరణకి తీసుకుంటే నేను చదువుకునే కాడ నుంచి మా ఇల్లు పది కిలోమీటర్లుంటది ఆ పది కిలోమీటర్లు రోజూ నేను ఇంటి నుంచి బడి కళాశాలకు వెళ్ళడానికి బస్సులోనే వెళ్తాం కాబట్టి ఒకసారి పది కిలోమీటర్లు ట్రావెల్ చే ప్రయాణిస్తాం మళ్ళా వచ్చేటప్పుడు కూడా క కళాశాల నుంచి ఇంటికి రావాలన్నా కూడా మళ్ళా బస్సే ఎక్కుతాం అలా బస్సులో తిరిగి తిరిగి తిరిగి రెండు సంవత్సరాలు మింగిచ్చినాం ఆ బస్సు ఎంతలా అలవాటైందంటే ఇక రోజూ బస్సుకే వెళ్తన్నాం ఆటో కూడా ఎక్కట్లేదు బస్ పాస్ ఒకటి ఇస్తారు మాకు కాలేజీ మ్యాడమ్ ప్రిన్సిపల్ మ్యాడమ్ కాలేజ్ అక్క ప్రిన్సిపల్ సైన్ ఉండాలి బస్ పాస్ కావాలంటే బస్ పాస్ చూపిస్తే మనకి చార్జ్ చేయరు ఫస్టే కడతాం మనం త్రీ త్రీ మంత్స్కి మూడు నెలలకు గానీ ఒక మ ఒక నెలకి గానీ ఆ పాస్ చూపిస్తే చాలు తీసుకెళ్తారు గట్ల ప్రయాణికులు బస్లో ప్రయాణం చేస్తున్నారు అనేది బస్సులో ఎక్కడికి వెళ్ళారు అనే విషయంలో చెప్పిన వివరాలు మీరు చదవగలరు ఈ ప్రణా ప్రకరణలు మీరు మీ మీ ఓనర్ భావిస్తున్నాయి ప్రయాణాన్ని బస్సులో చేస్తున్న ప్రయాణికులు కూడా ఇవ్వబడతాయి ఈ విషయాలు మరియు వివరాలు మరియు మీరు మాకు చెప్పిన విషయాలు మీరు చదవగలరు కాబట్టి ఈ ప్రయాణికులు డ్రై బస్సులో డ్రైవర్ సీటు అంతర్జాతీయ స్థాయిలో ఉండి ఉంటుంది డ్రైవర్ సీటు ప్రయాణికులకు బస్సు డ్రైవర్కు సమర్థవంతంగా ఉండాలి సీటు యొక్క ఆకారాన్ని మరియు మొదటి క్లాస్ సులభతను అందించడం అనేకంగా ముఖ్యంగా కొన్ని కంటే అధిక ప్రయాణికులు ప్రయాణానికి అవసరమైన సమయంలో డ్రైవర్ సీటు మీద ఉండాలి ఎందుకంటే డ్రైవర్ సీట్లో లేకపోతే బస్సు ఎక్కడికో వెళ్ళి యాక్సిడెంట్ అయ్యిద్ది కాబట్టి డ్రైవర్ అనేవాడు చాలా ముఖ్యమైన వాడు ఆ డ్రైవర్ లేకపోతే బస్సు మింగిద్ది